నేను ఆఫీసులో అయితే చాలా సమస్యలు అయితే ఎదురుకున్నా ఎలాంటివి అంటే మనకు ప్రెజర్తోని కూడిన ప్రాజెక్ట్స్ అయితే అప్పచెబుతారు అలాంటి ప్రాజెక్ట్ని మనం గృ అలాంటి ప్రాజెక్ట్స్ అయితే ఇస్తారు అలాంటి ప్రాజెక్ట్లు అయితే చాలా సవాలుతో అయితే కూడుకొని ఉంటాయి కొన్ని కొన్ని అయినా ప్రాజెక్టుని ఎలా పూర్తి చేయాలి అంటే టీం మెంబర్స్ టీం సపోర్ట్ అయితే అందరితోని అయితే కలిసి దాని గురించి తెలుసుకొని దాని గురించి ఏం చెబుతారో ఆలోచించి అండ్ అందరం కలిసి ఒకటి అనుకొని ఆ మాట ప్రకారంగా అందరం కలిసి చేస్తేనైతే మనం ఎంత హార్డ్ ఉన్నా ప్రాజెక్టుని అయితే మన ఎంత హార్డుగా ఉన్న ప్రాజెక్ట్నైనా మనం అనుకున్న విధంగా నీటుగా కంప్లీట్ చేసుకోవచ్చు ఎంత హార్డ్ అయినా కొంచెం ఆలోచించి చేసుకుంటే అంత సులభమని అయితే అప్డేట్ అయిపోతుంది అందుకని మన అందరం టీం టీంలో ఉన్న అందరి మెంబర్స్తోని మాట్లాడి అండ్ కలిసి వాళ్ళతోని గ్రూప్ డిస్కస్ చేసేసి ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ అయితే ఈజీగానే అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అలా అయితే ఈజీ ఈజీగా అయితే ఏ పనిని అయితే హార్డ్ అనుకున్నామో దాన్ని అయితే మనకు అనుకున్న విధంగా ఈజీగా అయితే చేసుకోవచ్చు